నీకు ఇష్టమైన భక్తి పాటలు గాయకులు ఎవరా మంగ్లీ మంగ్లీ అంటే చాలా ఇష్టం తను శివుడి పాటలు చాలా బాగా పాడుతుంది మీకు ఏది ఇష్టమంటే అన్నీ ఇష్టం ప్రత్యేకంగా ఏది ఇష్టమంటే చెప్పలేము ఉన్నాయి తను శివయ్య పాటలు ఏ పాట పాడిన అబ్సల్యూట్లీ అది చాలా బాగుంటుంది మీరు వాటికి ఎందుకు ఇష్టపడతారు చాలా మనశ్శాంతిగా అండ్ మీనింగ్ ఉంటుంది ఆ సాంగ్స్లో మీనింగ్ ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ప్రతీ ప్రతీ వర్డ్కి నిజంగా వింటుంటే కొత్తగా నేర్చుకోవాలన్న ఆత్రుత వాటి వల్ల మంగ్లీ సాంగ్స్ శివుడి సాంగ్స్ అంటే చాలా ఇష్టం వాటి వల్ల మంగ్లీ అంటే ఇష్టం అంతే